అయ్ రండి రండి కూర్చోండి ఏంటో ఏ పేపర్ చదవాలో కూడా తెలియట్లేదండి నాకి ఇన్ని పేపర్లు పడేశారు ఇక్కడ అరుగు మీద ఏమో మన ఆంధ్రప్రదేశ్లో మరీ ఎక్కువైపోయినాయండి బాబూ ఎక్కువ అంటే వచ్చినవే ఇవే ఉన్నాయండి పేపర్లు మరీ ఎక్కువుగా సాక్షి ఆంధ్రజ్యోతి ఈనాడు ఈ మూడూ బాగ ఎక్కువైపోయినాయండి బాబు మనకి మన లోకల్ ఛానల్ ఉంది కానీ అండి ప్రజా ప్రజాభూమి అనీ మన లోకల్ ఛానల్ అది జిల్లా ఎడిషన్ టైప్ వస్తుంది అంతే

దీంట్లో అదేలేండి ఎప్పుడినించో ఉన్నోళ్లు పైగా ఎ ఎవరో ఒకా రాజకీయ నాయకుడు దాని ఎనకాల ఉంటన్నాడు రాజకీయ నాయకుడో లేకపోతె ఎవడన్నా శాస్త్రవేత్తో ఎవడో ఒకడు ఉంటున్నాడు వెనకాల

అంతేనండి ఎవడూ అధికారంలోకి వత్తే ఆడికి వంగాలండి అంతే ఇందులో చూత్తేనేమో ఒకదాంట్లో ఉన్న నిజం ఇంకో దాంట్లో కెళ్ళినప్పిడికి అబద్దం అయిపోతందండి ఏం ఏం వార్తలో గాని ఏమో ఈడ ఎప్పుడు చూసినా ఇంక ఇదే ఎవరైతే టిఆర్పిలు ఇత్తారో వాళ్లకి ఏ షోలు పెడితే టిఆర్పిలు వస్తాయ్ అవే చూపిస్తున్నారు తప్పా మొన్నా ఏంటి ఏ ఛానెల్లోనూ కూడా అంత ఎక్కువ చూపిచ్చారా అండి ఇంత ఆ ఇశ్రాయేలు గాజా అవున్నాయ్ యుద్ధం దాని గురించి మనోళ్లు అసలు సరిగా చూపిచ్చారా అండి నేషనల్ ఛానళ్ళు ఎంతో నయం అండి ఆ బిబిసి ఒకటి ఎన్డిటీవీ అని అవి చాలా అన్నీ ప్రతి ఒక్క ఎంతో కొంత నిజం బయటికి రావడానికి ఆల్లు ప్రయత్నిస్తారు నిజాన్ని అందరికి తెలియాలి అన్నట్టు చెప్తారు

ఇంక

అంతే ఇంక టిఆర్పిలు అంటే ఏముందండి ఆళ్లకి ఇయే ఈ రాజకీయ నాయకుల గురించి లేకపోతే టీవీ ఇదేంటీ సినిమాలు గురించి అటు తిరిగి ఇటు తిరిగి ఇంక వీళ్ళ వీళ్ళ చుట్టూనే తిరుగుతుంది పేపర్ మొత్తం మనం పేపర్ చూసిన పేపర్ మెయిన్ హెడ్డింగ్ ఎవడు అదే మెయిన్ పేపర్ మీద ఎవరో ఒకరు రాజకీయ నాయకుడి బొమ్మ ఉంటుంది కంపల్సరీగా

సప్తగిరి సప్తగిరి ఉండేది అదేనండి గుర్తుందండి అప్పుడు మన నాన్నోళ్లు మన తాతోళ్లు కూడా ఇంక అలాగే లేకపోతే పొద్దు పొద్దున్నే టీ ఆ రేడియో గాని తిప్పి తిప్పి వదిలేసేవారు చదవడమే ఇంక దాని పని ఆ రోజులే బాగుండేవండి బాబు ఇప్పుడు రోజులు మారిపోయాక నిజం ఎప్పుడు అబద్ధమవుతుందో తెలీదు అబద్దం ఏ నిజం అయిపోతుందో తెలియట్లేదు ఇంకేంటండీ ఉన్నానండి

అంతేలేండి ఏమో మరి రోజులు అలా అయిపోయినాయండి మనమేం చేయలేం ఇంకా నిజం అనేది ఇంక ఎప్పటికైనా వస్తాది కానీ మన న్యూస్ ఛానెల్ మాత్రం వాళ్ళకు ఏదైతే లాభాలు ఉన్నాయో కొట్టేస్తున్నారు

ఎందుకులేండి నేను ఎళ్ళాలి ఇంటికి కూరగాయలు అవి పట్టుకురమ్మన్నారు మర్చిపోయాను కూర్చున్నాను ఇక్కడ కలుద్దాం లేండి మళ్లీ కలుద్దాం లేండి మళ్లీ